ప్రకటనలు చాలా మార్గాల ద్వారా వ్యక్తులకు చేరువ అవుతున్నాయి అందులో కొన్ని ఏంటంటే ఒకటి పాంప్లెట్లు వేసి ప్ర ప్రచరం చేస్తున్నారు రెండు మైక్ సెట్ పెట్టుకొని ప్రకటనలు చేస్తున్నారు మూడు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తులకు బ్యానర్లు వేసి ఫ్లెక్సీలు అంటించి ప్రకటనలు వ్యక్తులకి అందుకునేలాగా అక్కడక్కడ అక్కడ అక్కడ ఆ ఆఆ పరిశ్రమ యొక్క సమాచారాన్ని అంతా ఒక ఫ్లెక్సీలో చూపించి అక్కడక్కడ పెట్టడం ద్వారా ద అనేక మంది వరకు అది వెళ్ళడం జరుగుతుంది నాకు అందులో ఒక ప్రకటన నన్ను ప్రభావితం చేసింది అది ఏంటంటే ఆషాడం సేల్ అనేక బట్టల షాపులలో ఇంత కొంత కొంత పర్సంటేజ్లో ఆఫర్ నడుస్తుంది అని అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఒక్కొక్క షాపులో ఇంతింత డిస్కౌంట్ అనేది లభిస్తుంది అని నేను ఆ ప్రకటన చూసి తెలుసుకోవడం జరిగింది